మా ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళని ఎలా చూసుకుంటానంటే ఫస్టు వాళ్ళు ఫోన్ చేయగానే వాళ్ళకి ఏమి ఇష్టమో ముందు కనుక్కుంటాను వాళ్ళకి ఇష్టమైనవి నేను ఇక్కడ సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తాను ముందుగా నేను వాళ్ళకి టిఫిన్ తీసుకున్నట్లయితే గారెలు ఇడ్లీ చేస్తాను అందులోకి వాళ్ళకి రెండు రకాలు రెండు లేదా మూడు రకాల చట్నీలు తయారు చేస్తాను ఒకటి కొబ్బరి చట్నీ లేదా ఒకటి శనగ పప్పు కొత్తిమీర టమాటా పచ్చడి చేసి వాళ్ళకి నేను ఉదయకాలంలో టిఫిన్లు సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తాను అలాగే దాంతో పాటు వాళ్ళు తాగడానికి టీ కాని కాఫీ కాని ఒకేవేలా రెండూ తాగకపోతే వాళ్ళకి ఏది ఇష్టమో బూస్ట్ ఇష్టమైతే బూస్టు నేను ఇవ్వడా ఇస్తాను అలా కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ పదకొండు గంటలకి ఏమన్నా ఫ్రూట్స్ తింటా కనుక నేను వాళ్ళకి ఫ్రూట్స్ కూడా సిద్ధం చేస్తాను ఆ ఫ్రూట్స్లో సి విటమిన్ ఉండే ఉండొచ్చు లేదా ఆరోగ్యకరమైనటువంటి యాపిల్ ఏదన్న కట్ చేసి నేను పెడతాను వాళ్ళు ఇష్టపడే రీతిగా నేను వాళ్ళకి అతిథి సత్కారం కాని నేను చేయడానికి ఇష్టపడ్తాను అలాగే మధ్యాహ్నం లంచ్ వచ్చేటప్పటికి కొంతమంది కొంతమంది చుట్టాల్లో హాఫ్ సగ్ సగం మంది వెజిటేరియన్ తింటారు హా సగం మంది నాన్ వెజిటేరియన్ తింటారు అదే శాఖాహారం తినేవాళ్ళకి అయితే నేను పప్పు మామిడికాయని లేదా దాంట్లోకి అప్పడాలని పొటాటో ఫ్రై అని లేదా ఇప్పుడు క్యాబేజీలు వస్తున్నాయి కాబట్టి క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ అని ఇలా వాళ్ళకి అవసరమైనటువంటియి చేస్తూ ఉంటాను దాంతోపాటు పెరుగు ఒక బనానా అలాగే స్వీట్ కూడా నేను సిద్ధం చేస్తాను అలాగే కొంతమంది నాన్ వెజ్ తింటారు వాళ్ళకిష్టమైంది నేను వడ్డించాలి కాబట్టి దాన్ని చికెన్ బిర్యానీ అని ధమ్ బిర్యాని తయారు చేస్తాను దానికి చికెన్ కర్రీ తయారు చేస్తాను అలాగే చాపలు ఫ్రై చేసి చాపలు ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కాబట్టి మా ఇంటికొచ్చేవాళ్ళు ఎక్కువగా చాపలు ఎక్కువ ఇష్టంగా తింటారు కాబట్టి నేను చేపలు ఫ్రై చేసి దాన్ని తల తోకలు ఏం చేస్తానంటే నేను కూర వండి వాళ్ళకి ఇష్టమైనట్లుగా వాళ్ళకు వండి పెడతాను వాళ్ళు ఇష్టంగా తింటారు దాంతో పాటు పెరుగన్నము నేను పెట్టడానికి ఇష్టపడతాను పెరుగన్నం తింటారు పెరుగు అన్నం తిన్న తర్వాత ఇవన్నీ అరగడానికి ఒక స్వీట్ నేను సిద్ధం చేసి ఉంచుతాను వాళ్ళకి లడ్డూ అయితే లడ్డూ ఇస్తాను లేదంటే నేను ఇంట్లో గులాబ్ జామ్ కాని రసగుల్లా కాని తయారు చేసి నేను ఇంక వాళ్ళకి పెట్టడం జరుగుతుంది అదే అయిపోయి అది భోజనం అయిన తర్వాత మళ్ళీ మూడు గంట్లకి వాళ్ళకి నేను స్నాక్స్ పెట్టడం జరుగుతుంది స్నాక్స్లో వామ్ బజ్జీలు కాని లేదా పకోడీ కాని ఉల్లి గారెలు కాని లేదా చిన్న చిన్న మైసూర్ బజ్జీలు కాని తయారు చేస్తాను మైసూర్ బజ్జీ తయారు చేస్తే మళ్ళీ దానికి వాళ్ళకి ఇష్టమైన చట్నీలు నేను తయారు చేస్తాను వాళ్ళు తిని చాలా తృప్తి చెందాలి కాబట్టి ఆన్నా అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి వాళ్ళు వచ్చిన అతిథుల్ని అతిధి దేవోభవ అంటాం కాబట్టి అతిథులకు ఇష్టమయ్యే రీతిగా నేను వండి పెట్టడానికి ఇష్టపడతాను ఈవినింగ్ స్నాక్స్ తినేటప్పుడు కంపల్సరీ చట్నీ కాని లేదా దాంతో మైసూరు బోండా కాని నేను తయారు చేసినప్పుడు వాళ్ళకి ఇష్టమైన చట్నీ కూడా దానికి అరేంజ్ చేసి పెడతాను కొంతమంది అది ఇష్టపడక పోతే కనుక స్ప్రౌట్స్ ఉన్నాయి కదా పెసల్లు పెసల్లని ఇలాంటి స్ప్రౌట్స్ నేను ముందుగా ముందు రోజే నేను నానబెట్టి దాన్ని కూడా వాళ్ళకి సిద్ధం చేసి దాంట్లో పెప్పర్ పౌడర్ వేసి కొంచెం హనీ చేసి పెడతాను కొంతమంది అవి తినకపోతే కనుక సలాడ్ రూపంలో నేను టమాటో అండ్ టమాటో కాని క్యాబేజీ పీసెస్ కాని టమాటా ఇవన్నీ కలిపి వాళ్ళకి నేను పెప్పర్ పౌడర్ వేసి హనీ వేసి వాళ్ళకి సలాడ్ రూపంలో అందిస్తాను ఇది తినడం వల్ల కొంతవరకు కూడా వాళ్ళకి ఆరోగ్యబంగా కూడా ఉండగలుగుతారు ఈవినింగ్ స్నాక్స్ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళే వెళ్ళేటప్పుడు వాళ్ళకి మళ్ళీ చేతికి అతిథి సత్కారంగా నేను ఫ్రూట్స్ని కొన్ని ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు కొన్ని స్వీట్స్ కూడా తయారు చేసి నేను వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సంతృప్తి చెంది పంపిస్తాను